మాకు ఒకేళ ఏమన్నా ఫోన్ ప్రాబ్లెమ్గా లేకపోతే కంపూటర్ కాని లేకపోతే ఏమన్నా ల్యాప్టాప్ ఏమైనా మాకు సమస్యలు ఏమైనా ఉన్నాయనంటే మాకు దగ్గర్లోనా భానుగాడు సెంటర్కెళ్ళి అక్కడ ఎక్స్ప్రెషన్స్ పక్కనే మాకొక సంగీతా స మొబైల్ షాప్ అని ఉంటాదన్మాట అక్కడ ఏ ఫోనైనా సరే శామ్సంగ్ ఫోననే కాదు రెడ్మీ అన్న వీవో అన్న ఏ ఫోన్ అన్నా సరే అక్కడ రిపేర్ చేయడమనేది జరుగుతది అది చాలా మంచిగా చేస్తారనమాట ఫోన్స్ గట్ర ఏదైనా వచ్చినా సరే చాలా తక్కువా ఎమౌంట్కే వాళ్ళు రిపేర్ చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది అలాగే అక్కడ డెల్ అనే ఒక కంప్యూటర్ సర్వీస్దుంటుందనమాట ల్యాప్టాప్ని కంప్యూటర్స్ అక్కడ రిపేయిర్ చేస్తూ ఉంటారు మనకి ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా సరే అక్కడికి వెళ్తే వాళ్లు కూడా అంతే చాలా తక్కువ ధరకే చేస్తూ ఉంటారు కాని అక్కడ ఏ ఏ బ్రాండ్ ల్యాప్టాప్ పట్టుకెళ్లిన లేకపోతే ఏ బ్రాండ్ ల్యాప్టాప్స్ పట్టుకెళ్లినా సరే అక్కడ మంచిగా అనేది చేయడం జరుగుతుంది అక్కడ ష్యూర్ ఆల్ ఇండియన్ మొబైల్ ఆర్ కంప్యూటర్ ల్యాప్టాప్ రిపెయిర్స్ అని ఉంటుంది అదొక్క కామన్ షాప్ అనమాట మొత్తం మా ల్యాప్టాప్స్ కాని ఫోన్స్ కాని ఏదైనా సరే అక్కడ కొనుక్కోవచ్చు కూడా ల్యాప్టాప్స్ కాని ఫోన్స్ కాని ఏమన్నా కొనుక్కోవాలన్నా సరే మనమక్కడ కొనుక్కోవచ్చు అక్కడికి అట్టుకెళ్లి అక్కడ రిపేయిర్ చేయాలనుకున్నా సరే వాళ్ళకిస్తే మనకి చాలా త్వరగానే అంటే బయటెక్కడన్నా తెలిసి బయటకెక్కడన్నా వెళ్తే ఆళ్ళు మినిమమ్ టూ టు త్రీ డేస్ తీసుకుంటారు కాని వీళ్ళలా అక్కడ ఆళ్ళు అలా కాదు ఒక హాఫ్ డే లోనే రిపేయిర్ చేసి ఇచ్చేయడం అనేది జరుగుతుంది కిషోర్ దాంట్లో అదనేది చాలా మంచి షాప్ అనమాట చాలా తక్కువ చాలా తక్కువ టైమ్లో చాలా తక్కువ ఎమౌంట్కే వాళ్లు రెడీ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది మనకీ